మా కోడలు మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ చాలా ఫైవ్ డేస్ మ్యారేజ్ చేశారు వాళ్ళు పెళ్లి ఫంక్షన్ అని మెహంది ఫంక్షన్ అని ఫైవ్ డేస్ పెళ్లి చేశారు ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్క రోజు పెట్టుకున్నారు వాళ్ళు బాగా బాగా అనిపించింది చూడడానికి మ్యారేజ్కి ఫోర్ డేస్ ముందు నుంచి చాలా ప్రోగ్రామ్స్ చిన్న చిన్నగా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ఇంట్లో మేము ఫైవ్ డేస్ ముందే వెళ్ళాం చాలా ఎంజాయ్ చేశాం అక్కడ వెళ్ళి వాళ్ళు చేసుకున్న రిసీవ్ కానీ మేం వెళ్తే వాళ్ళు చేసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు బాగా అనిపించింది మ్యారేజ్కి వెళ్ళడం వెళ్ళిన మెహందీ పెట్టుకున్నాము వదినా మరదళ్ళం అక్కా చెల్లెళ్ళం అందరం కలిసి మెహందీ పెట్టుకొని అమ్మాయికి మెహందీ వేసి మెహందీ వేసే వాళ్ళను పిలిపించి లేదా మేమే ఒకరికొకరం వేసుకున్నాం అమ్మాయికి మెహందీ వేసే వాళ్ళను పిలిపించాం ఫైవ్ డేస్ అలా త్రీ డేస్ కంపల్సరీగా మెహంది రోజు నైట్కి అప్లై చేశాం మూడు నాలుగు రోజుల నైట్కి హల్దీ ఫంక్షన్ అరేంజ్ చేశారు చాలా బాగుంది హల్దీ ఫంక్షన్ అంటే అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా చేసిండ్రు చాలా బాగా అనిపించింది అసలు చాలా బాగుంటే చాలా బాగా అనిపించింది హల్దీ ఫంక్షన్ అందరు సేమ్ కలర్ శ్యారీస్ తెచ్చుకున్నారు అందరం సేమ్ కలర్ శ్యారీస్ తెచ్చుకొని కట్టుకున్నాం మ్యాచింగ్ మ్యాచింగ్ నెక్ సెట్స్ హియర్ రింగ్స్ బ్యాంగిల్స్ డెకరేషన్ కూడా మన మ్యాచింగ్ తగ్గట్టే చేయించాము అక్కడ బాగుండే మస్తుగా ఎంజాయ్ చేశాం నీళ్ళు పెళ్ళికూతురు పైన నీళ్ళు వేయడం కానీ అందరం మరద మరదళ్ళం పసుపు పూసుకొని హోలీ ఆడడం అలాంటివి ఫంక్షన్స్ జరిపిండ్రు హల్దీ ఫంక్షన్లో బాగా చాలా బాగా అనిపించింది ఫంక్షన్కి అటెండ్ అయినందుకు మ్యారేజ్కి పూలు చుట్టడం కానీ పూలు అంటే అసలు బాగుంటుంది అబ్బాయి అమ్మాయిఒక దగ్గర ఉంటారు చాలా పూలు చుడతారు ఇంక సాంగ్స్ పాడతారు ఎక్కువ ఎవరు పాడతారో వాళ్ళకి ఏదన్నా ఒకటి సర్ప్రైజ్ ఇస్తారు బాగుంది అసలు ఆరోజు బాగా అనిపించింది మా అన్న వాళ్ళ మా కొడలి పెళ్ళిలో చాలా బాగనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము అబ్బాయిని తీసుకోరాడానికి వెళ్ళాము అబ్బాయి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు తీసుకుని వచ్చినాం ఇక్కడికి తీసుకుని వచ్చినాక మళ్ళా పూలు చుట్టడం వరకట్నం పెట్టడము ఇంకా అబ్బాయితో డిస్కసన్ చేశాం అలా ఇలా ఇలా అని అబ్బాయి కూడా బాగా మాట్లాడాడు చాలా బాగా అనిపించింది చిన్న చిన్న సాంగ్స్ కూడా అరేంజ్ చేశారు మ్యారేజ్లో మా తోటి కోడలు వాళ్ళు వీళ్ళు చాలా బాగా పాడారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు